హలో ఎవరు ఆ గుడ్ ఈవెనింగ్ చెప్పండి ఎవరు మాట్లాడేది అవునండి చెప్పండి ఏరియా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఎక్కడ అండి మీరు ఉండేది ఏరియా నేమ్ చెప్పండి గజ్వేల్ ఏరియాలో ఆ ఏమైంది అండి కోవిడ్ ప్రికాషన్స్ ఏముందని అందరికి తెలిసిన విషయమే మన తెలంగాణలో కేసెస్ ఇంతక ముందుకు కోవిడ్ వచ్చింది ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది అది అందరికి తెలిసిన విషయం మనం జాగ్రత్తగా ఉండాలి డిస్టెన్స్ పాటించాలి మాస్క్ ధరించాలి శానిటైజ్ వాడాలండి ఇప్పుడు తెలంగాణలో కరోనా కేసెస్ మళ్లీ స్టార్ట్ అవుతున్నాయి కదా ఆ ఫ్రీ అవునండి మా క్యాంప్ వేయాలంటే ఇప్పుడు సీఎం వాళ్ళ పర్మిషన్స్ ఉండాలి కదా అండి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి క్యాంప్ వేయాలంటే బడ్జెట్ కావాలి మీకు ఫ్రీగా అయితే మందులు అయితే ఇవ్వలేము కదా అండి కొంచెం బడ్జెట్ కావాలి అది వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ ఇవ్వట్లేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కదండి వచ్చింది మీరు స్పాన్సర్ చేయచ్చు అండి కానీ మేము వచ్చి ఇస్తానికి కూడా మాకు పర్మిషన్స్ కావాలి అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అంటే మేము ఒకటి దరఖాస్తు పెట్టుకోవాలి వాళ్ళకు ప్రజా ప్రజాద ప్రజా పాలన అని ఇప్పుడు ఒక ఒకటి వచ్చింది కదా అండి ఆన్లైన్లో అది మేము సీఎం గారికి పెట్టుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చినపుడు మేము క్యాంప్ వేయగలుగుతాం అండి లేకపోతే అసలు మా సొంతంగా మేము ఏమి చేయలేము అట్ల ఆ ఓకే అండి ఆ రండి నో ప్రాబ్లం